నేను మా అమ్మాయి అమెరికాలో ఉన్నందున వేసవి సెలవులకు యూఎస్ వెళదాం అని అనుకున్నాను నా ఫోన్ నెంబర్ అక్కడ పని చేస్తుందో లేదో నేను ఎలా ఇక్కడి వారితో మాట్లాడాలి మొదలగు వివరాలు ముందుగా తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాను నాకు ఎయిర్టెల్ సిమ్ ఉన్నందున ఎయిర్టెల్ కస్టమర్ కేర్ వాళ్ళను సంప్రదించాలని అనుకొని వాళ్ళకు కాల్ చేసి నాకు ఏ ప్లాన్ అయితే ఉపయోగపడుతుందో నాకు ఉత్తమమైన మొబైల్ ప్లాన్ ఏమిటో తెలుసుకోవాలి అనుకున్నాను రోమింగ్ ఛార్జీలు ఆంతర్జాతీయ కాలింగ్ రేట్లను తెలుసుకొని అందుకు తగిన ప్లాన్ను ఎంచుకున్నాను అందుకు సహకరించినందుకు ఎయిర్టెల్ వారికి నా ధన్యవాదములు